సరే అమ్మా సరే అండి మేము రేపు వారం ఫ్యామిలీతో పాటు వెళదాం అనుకుంటున్నాము అదే ఎలాగ ఏంటి అక్కడ అకామిడేషన్ అది ఎలా ఉంటుంది అది

ఓకే అకామిడేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది అక్కడ టూరిజం టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఏమి ఉంటాయి చూపించడానికి ఏమి ఉన్నాయి అండి ఓకే ఓకే ఇది ఏది బెటర్ అంటారు మామూలుగా ఫ్యామిలీ ఒక ఫైవ్ మెంబెర్స్ వచ్చేటప్పటికి చెప్తారా

ఇది ఎలా ఉంటుంది పిల్లలకి దానికి ఓకే

ఓకే ఇంకా ఏమన్న అక్కడ చూడడానికి జలపాతం ఒకటే కాకుండా ఇంకా ఏమన్నా ఉంటాయా అండి అదే పర్యాటక సంబంధించి ఏమైనా ఇవన్నీ కూడా మీరే చూస్తారా మాకు తీసుకు వెళ్లి ఓకే రిజర్వేషన్ కూడా మీరే చూస్తారా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ సార్ అయితే థ్యాంక్ యూ సార్